నేను ఎక్కువ వంట వంటగదిలో ఎక్కువ నేను ప్లాస్టిక్ కన్నా ఎక్కువ స్టీల్ గరిటలు స్టీల్ ఇవి చెంచాలు కానీ ఇలాంటివి ఎక్కువ వాడుతా ఉంటాను ఎందుకంటే మాకు నార్మల్గా ఈ ప్లాస్టిక్వి కానీ చెక్కతో కానీవి ఇలాంటివి నేను యూజ్ చేయాలని అనుకుంటే ఎందుకో నాకు అవి అవి పొయ్యి మీద పెట్టగానే కరిగి పోతున్నాయి అవి దానిది అంతా ఆ ఆ చెట్టువన్నీ ఆ ప్లాస్టిక్ అంత కరిగిపోయి అందులో ఉండిపోతుంది అనిపిస్తుంది అంటే మిగతా వాళ్ళు ఎక్కడ యూజ్ చేస్తున్నారో తెలీయదు కాని అ ఇవి మాత్రం ఇలా యూజ్ చేసేటప్పుడు మనకు ఏంటిఅంటే కొంచెం ఇలా బాగుంటుందా బాగోదా మన కూర టేస్ట్ అనేది మారిపోతుతుందేమో అనిపిస్తుంది అందుకే నేను ఎక్కువ స్టీల్ గరిటలు అనేది ఎక్కువ యూజ్ చేస్తాను నాకు అవే స్టీల్ గరిటలు యూజ్ చేయడం లేదా రాగివి కానీ ఇలాంటివి లేదా మట్టితో మట్టి కాదు కొంచెం చెక్కతో చేసినవి ఉంటాయి అలాంటివి కానీ చాల బాగుంటాయి ఇప్పుడు నాన్ స్టిక్ అనే వచ్చేసినవి వాటి కన్నా స్టీల్ వాడితేనే చాల బాగుంటుంది నేను అయితే స్టీల్ ఎక్కువ యూజ్ చేస్తాను